ఇరిగేషన్ ఆఫిసర్ మ్యాడమేనా మ్యాడమ్ మేము ఇక్కడ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాము మాది ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి సభిత అండి మ్యాడమ్ ఇక్కడ టూ త్రీ డేస్ నుంచి అసలు వాటర్ అంతా గలీజ్గా వస్తున్నాయి మ్యాడమ్ అంత బ్లీచింగ్ బ్లీచింగ్ వస్తున్నాయి బ్లీచింగ్ బ్లీచింగ్ వస్తుంది ఒక మళ్ళీ తాగుతే కూడ అంత చిలుమ్ చిలుమ్ వస్తున్నాయి వాటర్ అంతా ఇప్పు ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి అనే కాదు మ్యాడమ్ చాలా డేస్ నుంచి ఇట్లా అవుతుందనట్టు అంటే చిలుమ్ వాటర్ వస్తున్నాయి ఇంకా బ్లీచింగ్ అని కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పాకుడు కూడా వస్తుంది బ్ల్యాక్ వాటర్ వస్తున్నాయి అట్లా దాని వల్ల దాని వల్ల అంటే ఇక్కడ ఆ పీపుల్కి కూడా ఇట్లా ఇన్ఫెక్షన్స్ అయితున్నాయి మ్యాడమ్ హెల్త్ అంతా కరాబ్ అవుతుంది

ఇంకా బ్లీచింగ్ అయితే అసలు ఫుల్ వేస్తున్నారు మ్యాడమ్ అది అసలు తాగడానికి కూడా ఇట్లా పొవట్లేదు

ఓకే మ్యాడమ్ బట్ ఒకసారి అయితే ఈ ప్రాబ్లెమ్ను సాల్వ్ చేయండి మ్యాడమ్ అంటే ఇన్ఫెక్షన్స్ అయితే బాగా అవున్నాయి చిన్న పిల్లలకాడ నుంచి ముసలి వాళ్ళ వరకి అవును మ్యాడమ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఇక్కడ ప్యూర్ వాటర్ కావాలి మ్యాడమ్ మాకు అయితే మాది సభితను మ్యాడమ్ అవును మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్